పన్నెండవ తారీకు పదో నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇరవైవ తారీకు పన్నెండవ నెల పంతొమ్మిది వందల తొంభై పన్నెండవ తారీకు ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎనిమిదవ తారీకు తొమ్మిదో నెల పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఒకటివ తారీకు ఏడో నెల రెండు వేలు